భవాని ఏజెన్సీ ఏనండి మాట్లాడేది అంటే నేను మీ డ్రైవర్ గారి మీద పిర్యాదు చేద్దామని మీకు సంప్రదించడం జరిగిందండి నేను ఒక నాలుగు రోజుల క్రితం మీ దగ్గర టాక్సీ ని బుక్ చేయడం జరుగుతుందండి కానీ మీరు మీ డ్రైవర్ గారు అనుకున్న సమయానికి రాకపోవడం చేత నేను ఈరోజు ఫ్లైట్ ని మిస్ అవ్వడం వలసి వచ్చిందండి అందుకు మీకు ఈ సమాచారాన్ని చెపుదామని ఫీడ్ బ్యాక్ ని ఇద్దామని మీకు కాల్ చేయడం జరిగింది అది ఆ డ్రైవర్ గారు చేసిన ఆలస్యం వల్ల మేము ఇప్పుడు ఫ్లైట్ మిస్ అవ్వడం జరిగిందండి ప్రస్తుతానికి మేము డబ్బు ఎంతగానో నష్టపోయాము మీకు తెలుసండి ఫ్లైట్ కనుక మిస్ అయితే ఎంత డబ్బు నష్టపోతామో మీకు తెలుసు మీ యొక్క మీ డ్రైవర్ గారి యొక్క తప్పిదం వల్ల మేము మా ఫ్యామిలీ మెంబర్స్ నలుగురం కూడా ఇవాళ ఫ్లైట్ మిస్ అవ్వడం జరిగింది ఇది మీరు మీ డ్రైవర్ గారు మీద ఏ చర్య తీసుకుంటారని అది మీకు వదిలేస్తున్నాం మాకు వచ్చేసినప్పటికీ మేమైతే డబ్బులు చెల్లించవండి మేము ముందుగా మాట్లాడుకున్న విధంగా మేము డబ్బులు చెల్లించం అదే అడ్వాన్స్ మేము చెల్లించాము కదా ఆ చెల్లించిన అడ్వాన్స్ ని కూడా మీరు మాకు ఈవినింగ్ లోపు తిరిగి ఇచ్చేయవలసిందిగా మిమ్మల్ని అడుగుతున్నాము